తెలుగు భాషలో మాకు ఆసక్తికరంగా అనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏమిటి అంటే అక్కను అత్తమ్మను అత్తా అంటారు కొంతమంది ఆంటీ అంటారు అత్తయ్య అంటారు అమ్మను అవ్వ అంటారు అవ్వ అంటారు అమ్మ అంటారు మమ్మీ అంటారు పెద్దమ్మ అంటారు అక్కను అక్క అని పిలుస్తారు అన్నయ్య అంటారు అన్నయ్య అంటారు అన్న అంటారు చెల్లెను చెల్లె అని పిలుస్తారు చెల్లెమ్మ అంటారు ఇలా చాలామంది చాలా ఇష్టమైన పిలుపుతో పిలుచుకుంటారు అత్తమ్మను కూడా అక్క అని కూడా కొంతమంది పిలుచుకునే వాళ్ళు ఉన్నారు ఇవి చాలా మంచిగా పదాలు అనిపిస్తాయి తెలంగాణలో